మేము పుత్తూర్లోనే ట్రెం ట్రెండ్స్ అనే షాప్కి వెళ్లాము ఆ షాప్కి వెళ్లి ఒక షర్టు టీ షర్ట్ తీసుకున్నాం వెళ్లాము నేను మా ఫ్రెండ్స్ అంతా తీయ్ పోయి టీ షర్ట్లను చూసాము టీ షర్ట్ చూసి రేటు కాడ బా డిమాండ్ చేసారు డిమాండ్ చేసాక సరే పర్వాలేదు బాగానే ఉంది అని తీసుకొచ్చాము ఇంటికొచ్చాక వేసి చూసినప్పుడు కాలర్ కానీ షర్టు టైట్ ఫిట్నెస్ సరిగా లేవు కలరు కాంబినేషను బాగాలేదు వాషింగ్ మెషిన్లో వేసి తీసాక కలర్ డ్యామేజు స్క్రాచెస్ వచ్చేసింది సరే అనేసి మేం అంగడికి వెళ్లి తిరిగి రిటర్న్ చేసాము మా ఫ్రెండ్స్కి చెప్పినాము బాగుంది తీసుకో అనేసి మళ్లీ చెప్పాము బాగాలేదు తీసుకోకండి షర్టు ప్రొడక్ట్ బాగాలేదు అని చెప్పి మా ఫ్రెండ్స్ వాళ్ళ అందరికి సర్కిల్లో చెప్పాము ఆ షర్టు ఫిట్నెస్ కానీ టైట్నెస్ కానీ ఏది బాగాలేదు మా ఫ్రెండ్స్కి కూడా వద్దని చెప్పి మేము రిటర్న్ చేసి అంగట్లో అడిగాము వేరే టీ షర్ట్ ఇచ్చారు మళ్లీ టీ షర్ట్ తీసుకొచ్చి వేసి చూసాము ఆ టీ షర్ట్ కూడా బాగాలేదు బాగాలేనందువలన ఆ ప్రొడక్ట్కు మేము వద్దనుకున్నాము వద్దనుకున్న తర్వాత రిటర్న్ చేసి వాళ్ళకి అప్పజెప్పాము మళ్లీ వాళ్ల తర్వాత టీ షర్ట్కి రీఫండ్ చేసి మరొక టీ షర్ట్ ఇచ్చారు ఆ టీ షర్ట్ కూడా అదే విధంగా ఉండడం మూలన నేను దాన్ని రిటర్న్ చేసి మా ఫ్రెండ్స్కి కానీ మా రిలేషన్కి కానీ ఎవరికి ఇవ్వద్దు ఆ టీ షర్టు ఇంగ తీసుకోమాకండి అని చెప్పి మా ఫ్రెండ్స్ సర్కిల్లో అందరికి చెప్పాము ఆ టీ షర్ట్ బాగాలేనందువలన ఆ టీ షర్ట్ని మేము రీఫండ్ చేసాము